హలో స్విగ్గి వెబ్సైటా అండి నాకు ఇక్కడ సమస్య ఏర్పి ఏర్పడింది అండి ఇప్పుడు ముందుగా నాకూ ఆటో డెబిట్ అనేది ఆప్షన్ ఉండేది కానీ ఇప్పుడు నేను దాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాను దాన్ని ఎలా చేయాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కావున నేను ఇది ఆటో డెబిట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఆర్డర్లు నాకు తెలియకుండానే ఆర్డర్ అయిపోతున్నాయి క్యాన్సల్ చేసే టైంలో ముందుకు ముందే మనీ డెబిట్ అయిపోయి ఆర్డర్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలి అండి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి మన నగదు చెల్లింపులను ఎంపిక చేసి వాటిని వెతికి అందులో పేమెంట్ ఆప్షన్ ఆటో పేమెంట్ ఆప్షన్ని డెబిట్ ఆటో డెబిట్ని రద్దు చేస్తే అది అయిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా దానికి గల ప్రాసెస్ ఏదైనా ఉంటుందా ఇది ఆటో డెబిట్ నాకు క్యాన్సిల్ చేయాలని నేను మీ యాప్ని వెబ్సైట్ని నేను కోరుతున్నాను మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను